మా కుటుంబంలో ఎవరికైనా ఒంట్లో బాగాలేనప్పుడు నేను వాళ్ళకి సులువుగా అరిగేటివి పెట్టడానికి చూస్తాము ఏంటంటే సులువుగా అరిగేటివి అంటే మళ్ళీ సులువుగా అరిగేటివి అలాగే కొంచం బలాన్ని ఇచ్చేటివి కూడా పెడతాము ఇడ్లీ నూనె లేనటువంటివి ఎక్కువగా పెడతాము ఇడ్లీ ఇంకా రొట్టెలు రాగి జావ జొన్న అంబలి ఇట్లా తీసుకుంటామండి మా ఇంట్లో ఎవరికి బాగాలేనా బాగాలేకపోయినా అలాగే కొన్ని కొన్ని సార్లు జ్యూస్లు కూడా తాగుతాము ఇంకా వివిధ రకాల విత్తనాలన్నీ కలిపి ఇట్లానే ఏదైనా అంబలిలాగా చేసుకుంటామండి